గుడ్ ఈవినింగ్ సార్ బుక్ స్టేషనరీయే కదా సార్ ఇప్పుడు మన దెగ్గర ఎన్సీఈఆర్టీ బుక్స్ దొరుకుతాయా సార్ ఎన్సీఈఆర్టీ ఓకే ఓకే సార్ సిక్స్తూ సిక్స్త్ టూ టువెల్త్ స్టాండర్డ్ వరకు స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి కదా సార్ ఓకే సార్ బుక్సు కాష్ట్ ప్రైస్ సార్ ఎన్సీఈఆర్టీ సిక్స్త్ టూ టువెల్త్ ఓకే సార్ టోటల్ సార్ ఓకే సార్ ఇప్పుడు మన దగ్గర ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్కుందా సార్ ఇండియన్ పాలిటీ తనదింకా ఇండియన్ హిస్టరీ ఓకే సార్ ఆ బుక్స్ కాష్ట్ సర్ ఓకే సార్ ఇప్పుడు ఐసెట్ ప్రిపరేషన్ నీట్ వాళ్ళ ప్రిపరేషన్ బుక్స్ ఉంటాయి కదా ఓకే సార్ వా వాటి కాష్ట్ చెప్తారా కొంచెం ఓకే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ బుక్స్ ఉందా సార్ రెగ్యులేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ సార్ దాని కాష్టు సార్ ఇప్పుడు ఇన్ని బుక్స్ తీసుకుంటున్నాం కదా డిస్కౌంట్ ఏం లేదా ట్వంటీ పర్సెంటా సార్ ఓకే సార్ త్యాంక్ యు